హలో లావణ్య మనం వరాహ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కు వెళ్దామా వైజాగ్లోది నెక్స్ట్ ట్యూస్డే వెళ్దామా ట్యూస్డే లేదా వెనస్డే దర్శనానికి ఇప్పుడు శ్రావణం కదా దర్శనం బాగా జరుగుతుంది కదా మంచిగుంటది కదా టెంపుల్కి విజిట్ చేస్తే బాగుంటుంది కదా అని ట్యూస్డేనా వెనస్డే అనేది టూ డేస్లో చెప్దాం కానీ ఎన్ని ట్వెల్కి అలా స్టార్ట్ అయిపోదాం వెనస్డే వెళ్దాం పక్కా నీకు ఓకే కదా సిక్స్ అంటే కొంచెం సెవెన్ వరకు స్టార్ట్ అవుదాం ఎందుకంటే కొంచెం అటు ఇటుగా వర్క్స్ ఏమైనా ఉన్నా కంప్లీట్ చేసుకుని మార్నింగ్ మార్నింగే లేచి వర్క్స్ చూసుకుంటా కానీ కొద్దిగా పిల్లల్ని సెట్ చేసుకోవాలిగా వంట గిట్ల చేసేసుకోవాలి అవన్నీ చేసుకుని ఏమన్నా చపాతి అన్నా ఏమన్నా చేసుకుని పెట్టుకుని పోదాం ఏమైనా నువ్వు నువ్వు ఏమైనా నువ్వు ఏమైనా తీసుకురా నేను ఏమైనా తీసుకొస్తా దర్శనం అయిపోయినాక అక్కడే తినేసి వద్దాం ఒక్క దానివే వస్తావా పిల్లల్ని ఎవరినైనా తీసుకొస్తావా

ఓకే నేను చూస్తా వస్తా అంటే తీసుకొస్తా పిల్లల్ని లేదంటే ఒక్కదాన్నే వచ్చేస్తా వెళ్లి ఎట్లైనా వచ్చేసరికి ఈవినింగ్ ఫైవ్ సిక్స్ అవుతుంది కదా ఆ చిన్న చిన్న టెంపుల్ కూడా చుట్టుపక్కలవి దగ్గరవి కూడా దర్శనం చేసుకుని వద్దాం ఒక లక్ష్మీనరసింహస్వామిదే కాకుండా వెనస్డే అయితే బెస్ట్ అదే అది కూడా దర్శనం చేసుకుని అక్కడ కాసేపు అక్కడ కాసేపు ఒక వన్ అవర్ వన్ అవర్ ఉండుకుంటూ వచ్చినా కాని ఈజీగా అయిపోతుంది నైట్ మనం ఇంటికి వచ్చేవరకు ఓకే మరి ఇంకెవరైనా వస్తారేమో అడుగు ఓకే ఇంకెవరైనా వస్తారేమో మరి చుట్టుపక్కల ఇంక ఫ్రెండ్స్ ఎవరన్నా అడుగు నేను కూడా ఇక్కడ ఎవరికైనా చెప్తా ఒకవేళ వెళ్దామంటే డైరెక్ట్గా ఏదైనా ఒకటి మాట్లాడుకుని వెళ్ళాం అనుకో ఉంటుంది ఏది అనేది మళ్ళీ మనం ఈవినింగ్ వరకు మనం అనుకున్నామా నైట్కి చెప్పి పెట్టు ఇంకెవరన్నా వస్తారా మనతోపాటు పక్కన పక్కవాళ్ళు వాళ్ళని వీళ్ళని అడుగు సరే నేను కూడా ఇంకెవరన్నా వస్తా ఇంకో మనిద్దరికీ మనిద్దరికీ తోడుగా ఇంకో ముగ్గురు నలుగురు ఎవరన్నా వస్తే పోవచ్చు

అది బెస్ట్ ఓకే ఓకే మరి సరే